సూరిబాబు ట్రావెల్ కంపెనీయేనా అండి సార్ మేము ఇలాగ సమ్మర్ వెకేషన్కి టూర్ అయితే ప్లాన్ చేసుకుంటున్నాము కాకినాడ నుంచి విజయవాడ సో కాకినాడ నుంచి విజయవాడ వెళ్ళడానికి సమ్మర్ హలిడేస్లో వెకేషన్కి మీ ట్రావెల్ ఎజెంట్ని బుక్ చేసుకుందాము అనుకుంటున్నాము అయితే మా ఫ్యామిలీ అంతా ట్రావెల్ చేయాలి అనుకుంటున్నాము ఓకే అండి అయితే మాకు ఏసీ కార్ అయితే కావాలి మ్యాగ్జిమమ్ సిక్స్టీ మెంబర్స్ అయితే వెళుతున్నాము సో మాకు ఒక కార్ కాదు ఒక అవును అండి సో ఎన్ని చార్జెస్ పడతాయి మేము రేపు ఎల్లుండి దాని తరువాత రోజు మూడు రోజులు వెళ్దాం అనుకుంటున్నాము అండి విజయవాడ అవునండి మొత్తం అన్ని తీసుకువెళ్ళాలని అండి అంటే విజయవాడలో ఎలా ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో అక్కడ ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో కాస్త చూపిస్తే మాకు త్రీ డేస్ కూడా అక్కడ ట్రావెల్ చేసి తిరిగి తీసుకురావాలండి అది కూడా ఒకసారి అంటే మాకు విజయవాడ షెడ్యూల్లో లేదు సో మీరే అక్కడ ఏమైనా ఏది బెస్టో హోటల్ ఆర్ బెస్ట్ ఫుడ్ దొరుకుతుంది అండ్ సేఫ్టీగా ఉంటుంది అంటే అక్కడ రూమ్ తీసుకుంటామండి అవును అండి అవును అండి పాతికవేలు అండి ఓకే అండి ఓన్లీ ట్రావెల్లింగ్ అండి ఓకే అవును అండి ఓకే అండి ఓకే అండి పెడదాము ఒకసారి మీ ప్రొఫైల్ నాకు షేర్ చేస్తే మీరు ఏఏ సర్వీసుకి కార్ అయితే మాకు తీసుకొద్దాము అనుకుంటున్నారో అది కూడా మాకు కొంచెం ఫొటోస్ అండ్ డిటైల్స్ పెడితే మేము ఓకే అండి ఓకే అండి ఓకే ఓకే అండి ఓకే అండి ఓకే రేపు ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్